నేను నా మొబైల్ ఫోన్ కొన్న వెంటనే నాకు కలిగిన మొదటి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను ఉంది నా మొబైల్ ఫోన్ యొక్క కెమెరా కూడా ఎంతో బాగా పని చేస్తుంది నా మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే ఎంతో కాంతివంతంగా అలాగే కలర్స్ని బాగా చూపిస్తుంది అలాగే నా మొబైల్ ఫోన్ యొక్క ప్రోసెసర్ ఎంతో పవర్ఫుల్ అయింది